మా గ్రామంలో పర్యాటకాన్ని పెంచాలి అని అనుకున్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు పర్యటకాన్ని ఆస్వాదించడం అనేది గ్రామీణులకు అలవాటు లేని ఒక చర్య పర్యాటకానికి వెళ్ళటానికి ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు అవ్వటం వలన ఇక్కడికి గ్రామీణ ప్రాంతంలో ఎవరు ఇష్టపడరు గ్రామీణ ప్రాంతాల్లో జనము చదువుకోని వారు అవ్వటం వలన ఎక్కువగా బయట ప్రపంచంలో తిరగటానికి ఆసక్తి చూపరు పర్యాటకానికి పెంచటానికి ప్రాంత ప్రాంతీయ పర్యాటక ఆకర్షణలను ప్రచారం చేసే వీలన్నదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో లేదు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇటువంటి ప్రకటనలో పర్యాటక ఆకర్షణలు ప్రచారం చేసే అవకాశానికి వీలుంది